పూర్వము రచయితలు కవులు ఏదైనా అంశాన్ని తాటి ఆకులు పైన రాసేవారు సాంప్రదాయపరంగా కాగితాలపై పెన్నుతోను రాస్తు ఉండేవారు ప్రస్తుతం ఇప్పుడు ల్యాప్టాప్ మొబైల్లను ఎక్కువగా ఉపయోగించడం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని తీసుకోవడం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విరివిగా ఇతరులకు వేగంగా అందించడం ద్వారా ల్యాప్టాప్ని మొబైల్ని ఎక్కువగా వాడుతు ఉన్నారు ఈ ల్యాప్టాప్ మొబైల్ ద్వారా ఎక్కువ మెసేజ్ను కూడా తక్కువ సమయంలో మనము పొందుగలుగుతున్నాం ఈ కాలానికి తగ్గట్టుగా అందరు కూడా అప్డేట్ అవుతు ఉన్నారు ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో పొందడం ద్వారా ల్యాప్టాప్ మొబైల్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి